నా పేరు ప్రశాంతి నేను మీ రెస్టారెంటు నుండి కొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి ఉన్నాను అవి ఏమిటి అంటే కుండ బిర్యానీ నూడిల్స్ వెజ్ మంచూరియా నాకు నేను పెట్టిన ఆర్డర్ నాకు చేరినట్లు నా ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వచ్చింది కానీ నాకు నా ఆర్డరు అందలేదు ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియజేయండి అలాగే నాకు నా ఆర్డర్ను అందించే ఆ వ్యక్తి నంబర్ను పంపండి నేను అతనినే అడిగి తెలుసుకుంటాను నాకు నా ఆర్డర్ను అందించగలరు లేనిచో నా డబ్బులను నాకు తిరిగి పంపించండి